అరేయ్ శివ మేము ఊరు వెళదాము అనుకుంటున్నాము రా విజయవాడ మేము ఒక పదిమందిదాక ఉన్నాము మరి మనిషికి ఎంత పడుతుంది కారుకు ఎంత పడుతుంది దాని డీజిల్ ఎంత పడుతుంది అద్దెకు తీసుకుంటే బాగుంటుందా లేదంటే కిరాయి మాట్లాడుకుంటే బాగుంటుందా ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ టైమ్ దగ్గర పడుతుంది ఇప్పుడు ఎల్లుండి వెళ్ళాలి మళ్ళీ మనకేమో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అందుకే నీకు ఫోన్ చేశాను చూడు కొద్దిగా మనకి తక్కువలో వచ్చేటట్లు చూడు విజయవాడలో దాన్ని ఏమంటారు బెంజ్ సర్కిల్ దగ్గరే కొంచెం తొందరగా చూసి ఫోన్ చేయవా ఏ విషయము